నా పేరు సత్యం నేను ప్రస్తుతం ట్రావెల్ ఏజెంట్గా పని చేస్తున్నాను నా ఉద్యోగ రీత్యా ప్రస్తుత ఉద్యోగ ఈ ట్రావెల్ ఏజెంట్ అనేది బాగానే ఉంది కానీ నా భవిష్యత్లో నేను ఒక ట్రావెల్ ఏజెన్సీని పెట్టాలని అనుకుంటున్నాను దానికి తగ్గట్టుగా ఒక లోన్ తీసుకుని క్యాబ్లు లేదా ట్యాక్సీలు పెట్టి డ్రైవర్లను పెట్టి ట్రావెల్ ఏజెన్సీని నడపాలని కోరిక ఉంది దానికి భవిష్యత్లో ఉపయోగపడాలని కోరుకుంటున్నాను